దోశ ఇడ్లీ ఉప్మా బజ్జీ గారెలు వడా పావ్ గోలీ బజ్జీ దమ్ముమేక తందూరి కోడి బిర్యానీ పులిహోర కట్టె పొంగలి గులాబ్జామ్ పాయసం గవ్వలు కలకండ బాదుష జిలేబీ మైసూర్పాకు చిక్కుడికాయి పాలకోవ లడ్డు బెల్లం ఉండలు చిమ్మిలి ఉండలు బూరెలు పరమాన్నం హల్వా మైసూర్పాకు